ప్రపంచం అనేది మనం చూస్తు ఉన్నాం రోజు రోజుకి చాలా మార్పులు అనేవి సంభవిస్తున్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ బండి వెహికల్స్ నుండి వచ్చే కాలుష్యరహిత పొగ నుండి ఎక్కువ అనేది కాలుష్యం కాలుష్యం మొత్తం వ్యర్థం అయిపోతుంది దీని ద్వారా ఓజోన్ పొర అనేది చాలావరకు దెబ్బతింటుంది ఓజోన్ పొర అనేది దెబ్బతిని దెబ్బతిన్నట్లయితే సూర్యుని కిరణాలు నిటారుగా భూమిపైకి వస్తాయి దీని వల్ల చాలా పరిణామాలు అనేది జరుగుతాయి ప్రపంచం చాలా వరకు మారుతు ఉంది మొత్తం ఎక్కువగా బండ్ల నుండి వచ్చే గాలి పొగ దీని ద్వారా కాలుష్యం అనేది వ్యర్థమవుతుంది